మీ షాప్లో వెండి బంగారం డైమెండ్ ఇలా ఉంటాయి కదా

ఇప్పుడు వెండిలో ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కాదు పట్టీలు ఉంటాయి గదా ఆ పట్టీలు ఇప్పుడు తులము కాస్ట్ ప్రైస్ ఎంత

వెండి పట్టీలు తులం ప్రైస్ ఎంత

గోల్డ్లో ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డు కా ప్రైస్ ఎంత ఓకే అండి డైమెండ్లో ఇప్పుడు డైమెండ్ రింగ్కి ఎంత ప్రైస్ ఎంతలో ఉంది ఓకే అండి అయితే ఇప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్సు అండ్ బ్యాంగిల్సు హ్యాండ్ రింగ్సు మెళ్ళో జ్యూవెలరీ సెట్స్ మొత్తం సెట్స్ అన్నీ ఉన్నాయండి అయితే మొ మొత్తం సెట్స్ అన్నీ మీకు ఫోటో తీసి పంపిస్తాను అవన్నీ టైంకి చేసి మాకు పంపించండి ఇయర్రింగ్స్ అండ్ మెళ్ళో చైన్సు బ్యాంగిల్సు హ్యా హ్యాండ్ రింగ్సు నె నెక్ నె నెక్లెసు ఓకే ఓకే అండి అయితే టుమారో వస్తామండి